పర్యావరణ పరిరక్షణ చేయటానికి ఎక్కువగా మా ప్రాంతాలలో ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా ఆ మా తాతల కాలం నుంచి ఎక్కువగా మొక్కలు నాటారు ఎక్కువగా పచ్చని చెట్లు ఉండటం వలన మాకు కాలుష్యం అనేది కొంత వరకు తగ్గుతుంది అంతేకాకుండా మా దగ్గరలో సాయిపుడి ప్రాంతములో ఎక్కువగా పరిశ్రమలు ఉండటం వలన ఎక్కువగా వాయు కాలుష్యం అనేది జరుగుతుంది అయితే ప్రభుత్వము ఇందుకు గాను అక్కడ కాలుష్యం జరగకుండా చుట్టుపక్కల ఎక్కువగా చెట్లు ఉండేలాగా పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణం గల ఆ భూమిని కేటాయించి అందులో ఎక్కువ మొత్తంలో చెట్లని నాటి పెంచుతున్నారు దీని వలన వాయు కాలుష్యం అనేది జరగకుండా ఆపుతుంది అంతేకాకుండా ఈ సమస్యలను ఎదుర్కొని ఎక్కువగా జనాభా ఎంతగానో సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారు తగినంత నీటి లభ్యత అనేది మనకు ఎండాకాలంలో లేకపోవటం వలన ఇతర గ్రామాల నుంచి కూడా నీటిని సప్లయి చేస్తున్నారు అదేవిధంగా పట్టణాల్లో కూడా మొక్కలను పెంచుతూ రోడ్ల పక్కలంట కూడా మొక్కలను పెంచుతూ పర్యావరణ పరిరక్షణ అనేది చేస్తున్నారు